మీరు సరైన కౌంటర్ దగ్గరకే వచ్చారు అండి చెప్పండి సరే అమ్మ ఇప్పుడు ప్రస్తుతం బ్యాంక్ అయినా సరే గ్రాముకి మూడువేల ఐదువందల రూపాయలు ఇస్తుంది అమ్మా

అది రెండులక్షలు అంటే ఒకసారి చూస్తాము అమ్మ మీరు మీరు తెచ్చిన బంగారానికి అసలు ఎంత విలువ చేస్తుందో ఎంత ఇవ్వగలమో మేము చూసి చెప్తాము అమ్మ ఒకసారి ఆగండి అమ్మ మీరు అమ్మ మీరు తెచ్చిన బంగారానికి రెండులక్షలు రావు అమ్మా అమ్మ మీరు ముందు మీరు మీరు తెచ్చిన బంగారానికి రెండులక్షలు రావు మీరు తెచ్చిన బంగారానికి లక్షా యాభైవేలు మాత్రమే వస్తుంది దానికి వడ్డీ రెండుశాతం కట్టవలసి ఉంటుంది ప్రతి నెలా రెండువేల ఐదువందల రూపాయలు మీరు కట్టవలసి ఉంటుంది అమ్మా మరి మీరు తీసుకుంటారా అమ్మ లోను లేదు అండి అయన ఇక్కడ లేరు రేపు వస్తారు రేపు లోన్ తీసుకోండి ఇప్పుడు మీరు రేపు లోన్ తీసుకోవాలంటే మీకు కావాల్సినవి అపిలికేషన్ ఫామ్ ఫిల్ చెయ్యాలండి దానికి కొన్ని ఆధార్ కార్డు జిరాక్స్లు రెండు కావాలి పాన్ కార్డ్ జిరాక్స్లు రెండు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఒకటి రేషన్ కార్డ్ జిరాక్స్ ఒకటి రెండు ఫోటోలు తీసుకోవాలి అలాగే ఇద్దరు ష్యూరిటీ సంతకం పెట్టడానికి కావాలి అండి సరే అమ్మ